మనం వ్యాపారంలో ఒత్తిడిని నివారించుకోవాలి అంటే మనం అనువైన ప్రదేశంలో మనం వ్యాపార సంస్థను ప్రారంభించాలి అక్కడ మనకు మానవ వనరులు సాంకేతికత పరంగా మన వ్యాపార అవసరాలకు అనుగుణంగా మనం వ్యాపారానికి నిర్వహించుకోవడానికి గల వసతులను మనం సమకూర్చుకోవాలి ఆ ప్రదేశంలో ఆ ప్రజల జీవన విధానాలకు అనుగుణంగా మనం మన వ్యాపార ఉత్పత్తులను ప్రారంభించి దానికి అనుగుణంగా వ్యాపారాన్ని మనం విస్తరించుకోవాలి అందుకుగానో మనకు కావల్సిన మానవ వనరులు నీటి లభ్యత దానికి సంబంధించిన భూమి అలాంటి వాటిని నిర్వహించడానికి మనకు అనుమైన మానవ వనరులు చౌకగా దొరికే విధంగా శ్రామికులు చౌకగా దొరకే విధంగా అనువైన ప్రదేశాలలో మనం వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది మనం వ్యాపర ఒత్తుడులను అధిగమించడానికి మనం వార్తా ప్రకటనలు డిజిటల్ ప్రకటనల ద్వారా మనం ప్రజలకు మన వ్యాపార ఉత్పత్తుల గురించి సమాచారాన్ని నేరుగా వాళ్ళ ఇంటికి చేరవేయడంలో ఈ ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియా ఎంతగానో సహాయపడుతుంది అలాంటి ఉన్ ఉత్తమమైన ఉత్పత్తులను ప్రజలకు చేర్చగలిగితే మనం వ్యాపారంలో అత్యున్నత శిఖరాలకు ఎదగడంలో మనం మన తోడ్పాటును అందించగలుగుతాము మనం ఉన్నత వర్గాల నుంచి దిగువ మధ్య తరగతి వ్యక్తులను మనం టార్గెట్ చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని మనం విస్తరించుకోగలుగుతాము భారతదేశ జనాభాలో దాదాపుగా డెబ్భై శాతం మంది మధ్యతరగతి వారు ఉండటం వల్ల మనం ఉన్నత వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు పేద బలహీన మధ్యతరగతి వారి ఆదాయ మా ఆదాయానికి సంబంధ ఆదాయాల వరకు వాళ్ళ కొనగలిగే స్థితిని పొందడానికి మనకు వాళ్ళ కొనగలిగే సామర్థ్యం ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా మనం మధ్యతరగతి కుటుంబాలకు చేరి మన ఉత్పత్తులను మరింత వేగవంతం చేసి మన సంస్థ యొక్క లాభాలు లాభాలు పొందడంలో మనం నిర్వహించే వ్యాపార కార్యక్రమాలు ఎంతగానో సహకరిస్తాయి ఈ విధంగా మనం ప్రజలకు అనుగుణంగా మన ఉత్పత్తులను అందిస్తు మరి ఎక్కువ ధరకు కాకుండా సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే వస్తువులను తక్కువ ధరకు అందించడం ద్వారా మన వ్యాపారంలో గుడ్విల్ను కూడా మనం సాధించగలుగుతాము గుడ్విల్ను సాధించడం ద్వారా మనం మన సంస్థపై ప్రజలకు అత్యున్నత నమ్మకం కలిగించి మన ఉత్పత్తిలో క్వాలిటీని క్వాంటిటీని మెయింటైన్ చేస్తు ప్రజలకు అత్యున్నతమైన సేవలను అందించడం ద్వారా మన సంస్థ పురోగతిని సాధించగలుగుతుంది అని నేను నమ్ముతున్నాను దీని ద్వారా మన వ్యాపార ఉత్పత్తులను అధిగమించి సునాయసంగా ప్రజల్లోకి మన వ్యాపార సంస్థను విస్తరించడానికి మన ప్రణాళికలు మనకు ఎంతగానో దోహోదపడతాయి అని నేను విశ్వసిస్తున్నాను